భారతదేశంలో పిల్లలను స్కూల్లో చేర్పించడానికి చెల్లించే ఫీజు స్కూల్ యొక్క రకం స్థానం మరియు ఫీచర్లపై ఆధారపడి ఉంటుంది ప్రభుత్వ పాఠశాలలు సాధారణంగా ప్రైవేట్ పాఠశాలల కంటే తక్కువ ఫీజును వసూలు చేస్తాయి ప్రభుత్వ పాఠశాలలో ఫీజు సాధారణంగా సంవత్సరానికి వెయ్యి రూపాయల నుండి ఐదు వేలు వరకు ఉంటుంది ఈ ఫీజులో విద్యార్థి రుసుము పుస్తకాలు యూనిఫామ్ మరియు ఇతర అవసరాల కోసం ఛార్జ్ చేయబడుతుంది ప్రైవేట్ పాఠశాలలో ఫీజు సంవత్సరానికి ఐదు వేల నుండి ఐదు లక్షల వరకు ఉండవచ్చు ఈ ఫీజులో విద్యార్థి రుసుము పుస్తకాలు యూనిఫామ్ లంచ్ బస్ ఫీజు మరియు ఇతర అవసరాల కోసం ఛార్జ్ చేయబడుతుంది ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది వీటిలో పాటయాల యొక్క పాఠశాల యొక్క స్థానం పాఠశాల యొక్క ఖ్యాతి పాఠశాల యొక్క సౌకర్యాలు మరియు సేవలు పాఠశాల యొక్క విద్యా కార్యక్రమం ఉదాహరణకు ఒక ప్రసిద్ధ నగరంలోనే ఒక ప్రైవేట్ పాఠశాలల ఫీజు ఒక గ్రామంలోని ఒక ప్రైవేట్ పాఠశాల కంటే ఎక్కువగా ఉంటుంది అలాగే ఒక బాగా సన్నద్ సున్నద్ధమైన పాఠశాలలో ఫీజు ఒక సాధారణ పాఠశాల కంటే ఎక్కువ ఉంటుంది భారద్దేశంలో పిల్లలను స్కూల్లో చేర్పించడానికి చెల్లించే ఫీజుపై ప్రభుత్వం ఎటువంటి నియంత్రణలు లేవు పాఠశాల తమ స్వతంత్ర ఫీజులను నిర్ణయించుకునే స్వాతంత్రం కలిగి ఉన్నాయి